నేను మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకమంటే శ్రీకృష్ణుల వారిది భగవద్గీత అందులో చదువుతున్న కొద్దీ చాలా నేర్చుకున్నాను లైఫ్ గురించి ఎంత కృష్ణుడు విలు కృష్ణుడి గురించి చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా కొత్త విషయాలు మనం ఎలా ఉండాలి ఇలాంటి కొత్త కొత్తవన్నీ తెలుసుకున్నాను అది మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నాను అంటే ఏమో అలా అలా చదువుతూ చదువుతూ ఉండడం నాకు చాలా ఇష్టం అలా భగవద్గీత మీద శ్రీకృష్ణుల గురించి సినిమాలొస్తున్నాయి ఇంకా మంచి సినిమా మంచి సినిమా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను దానివల్ల మొత్తం బా భాగవతం మొత్తం అర్థమవ్వాలి అందరికీ రాముడు గొప్పతనం చి కృష్ణుడు గొప్పతనం అందరికీ తెలియాలి క్రి క్రిష్ణుడు లీలలు క్రిష్ణుడి గురించి అందరికీ తెలియాలి రాధాకృష్ణ ప్రేమాయణం ఎంత గొప్పది అది అందరికీ తెలియాలి అది చదువుతూ చదువుతూ ప్రే ఇంత గొప్పదా ప్రేమ విలువ తెలిసింది ప్రేమించడం ఎంత ప్రేమించబడడం ఎంత గొప్ప విషయం ప్రేమించడం ఎంత గొప్ప విషయం అనే విషయాలు తెలిసాయి అలాంటివి అలాంటి సినిమా బయటికి వస్తే నిజంగానే ప్రేమ విలువ అందరికీ తెలుస్తుంది రాధాకృష్ణుల్లాగా ఉండడం తెలుస్తుంది అలా ఎలా బతకాలి తెలుస్తుంది ప్రేమ గొప్పతనం అందరికీ తెలుస్తుంది రాముడు ఏమేమి చేసేవాడో తెలుస్తుంది రాముడు గొప్పతనం తెలుస్తుంది ఆ టైంలో యుద్ధం టైంలో ఏమేమి జరిగినవి అవన్నీ చిన్నపిల్లలకి సహా అర్థం సినిమా రూపంలో వస్తే ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుంది అలా రావాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇది ఇదొక పుస్తకమైతే నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ చదివాను